ఇక్కడి ఆసుపత్రుల విషయంలో వనరులు లేకపోవడం ఖరీదైన చికిత్స లేకపోవడం వలన చాలా చేదు అనుభవాలు మేము ఎదుర్కున్నాము సరైనటువంటి వైద్యం లేక చాలా సార్లు మరి రోగులు రోగులకున్నటువంటి ఒక అనారోగ్య పరిస్థితి అనేది విషమించడం మేము చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉండేటటువంటి ఆసుపత్రిలో సరైనటువంటి సదుపాయాలు కూడా లేవు కాబట్టి చాలా సార్లు అనారోగ్య పరిస్థితి అనేది తీవ్రంగా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది ఇలాంటి అనుభవాలు ఇక్కడ ఉండేటటువంటి ఆసుపత్రిలో మేము చాలా సార్లు ఎదుర్కున్నాము